జంతువుల పట్ల మనం తగిన అంటే మాంసాహారం లేకుంటా శాఖాహారాన్ని ఎలా తీసుకోవాలి ఇప్పుడు మనం మాంసాహారం చాలా అదే పోషకాలు అనేది ఉంటాయి బట్ మనకు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏంటంటే దాన్ని ఎన్నో వ్యాధుల వల్ల వాటిని మనం తీసుకోలేకపోతున్నాము అంటే ఇట్ మీన్స్ కోడిల్లో బర్డ్ ఫ్లూ అని సంథింగ్ ఇలా ఉంటాయి బట్ మనం అనేది కూడా అవి కాకుండా మనం తగినంత పోషకాలు తీసుకోవడానికి ఓన్లీ కూరగాయలు పండ్లు ద్వారా కూడా మనకు మంచి విటమిన్స్ అనేది మనకు లభిస్తాయి బట్ మనం ఆ విటమిన్స్ తీసుకోకుండా ఓన్లీ మాంసాహార విటమిన్సే ఎక్కువ కోరుకుంటారు బట్ మనం అవి కాకుండా అయిట్ వాటిని అవయిడ్ చేస్తూ మనకు అనేది కూడా మనం కూరగాయలు విటమిన్స్ కాకరకాయ పోషక ఆకుకూర పప్పు ఆకుకూర మీన్స్ చాలా ఉన్నాయి అలాగే కాకుంటే ఇప్పుడు మనం చిక్కుడ్లు ఓకేనా లేకపోతే తోపు టెంపే మరియు ఎన్నో కాయలు అనేటివి కూడా మన వాటిలో కూడా మన చాలా పోషకాలు ఉన్నాయి మనం వాటిని ఎక్కువ అవలంబించుకొని ఇవన్నింటినీ కూడా మనం శాకా శాకాహారం మాంసాహారం అంట వాటిని చాలా వరకు నిరు నిరోధించుకొని ఇట్లా మనం మొక్కల్ని మొక్కల్ని పెంచుకొని మొక్కల ద్వారా వచ్చే పళ్ళని తినడం ఆర్గానిక్గా పండించుకోవడం ఇలా ఎన్నో ఉంటాయి మనం దానిని అనేటివి కూడా శాకాహారాన్ని తగిలించి శాకాహారాన్ని మనం చాలా తగినంత ఆహార రీతిలో తగ్గించుకొని పండ్లు ఆపిల్లు కూరగాయలు తృణ ధాన్యాలు అంటే విత్తనాలు చల్లుతారు కదా విత్తనాలు అలాంటివి ఎన్నో బల బలమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా మనకి ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి దాంతోపాటు మనం ఓన్గా ఉత్పత్తి చేసుకొని జంతు అంటే జంతు సంరక్షణే లేకుంటా మనే ఓన్గా ఉత్పత్తి చేసుకొని మన ఇళ్ళలోనే ఓన్గా పెంచుకొని మొక్కల్ని కానీ అలా మనమే పెంచుకొని మనమే వాటిని అవలంబించుకొని విటమిన్స్ తోటకూర ఆకుకూర ఇలా పందిరి చిక్కుడు ఇలా పోషకా పోషకాహార మనమే ఓన్గా తయారు చేసుకొని అప్పుడు తింటే మనకు ఇంకా హెల్దీ అండ్ ఎనర్జీ కూడా వస్తుంది మనం వాటిని తీసుకోకుండా మనం మాంసాహారంలోనే ఓన్లీ దానిలో ఒక్కటిలోనే మనం విటమిన్స్ అనేటివి చూసుకుంటున్నాము బట్ అది కాకుండా మనం ఇలా కూడా అవలంబించుకోవచ్చు దాన్ని నిర్ధారించడానికి ఏం లేదు బట్ మనం ఇప్పుడు ఎన్నో ఉత్పత్తి ఇప్పుడు ఎన్నో మందులు కానీ ఇలా మనం ఎన్నెన్నో బయట చూస్తూ ఉంటాము మందులు కొట్టి పెంచేటి మొక్కలు ఉన్నాయి అలా మనం ఓన్లీ ఆర్గానిక్గా మనం ఓన్లీ మన ఇంట్లోనే ఎరువు వేసి పెంచుకోని మనం ఎలా ఎన్నో ఉత్పత్తులను కూడా ఉత్పత్తి చెయ్యవచ్చు బట్ మనం అవన్నీ చేయము బట్ మనం ఇతర మార్కెట్లో కానీ ఇలా అమ్మేవే మనం ఓన్లీ ప్రొవైడ్ చేస్తాము అవన్నీ కూడా నిరోధించుకోవాలి అంటే ఏదైనా విత్తన సీడ్స్ అనేది మనం తీసుకొచ్చి మన ఇండియాలో మన ఇంటి పక్కనో బట్ ఎక్కడో గోంగూర గోంగూర సీడ్స్ ఉన్నాయి కొత్తిమీర పుదీనా అన్నీ మనం ఓన్గా ఓన్గా క్రియేట్ చేసుకొని వాటిని మనం శాకాహార నుంచి కొంచెం దూరంగా ఉండటానికి కూడా మనం అవలంబించుకోవచ్చు ఇంకా తృణ ధాన్యాలు విత్తనాలు విత్తనాలు పోషక పందిరి చిక్కుళ్ళు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి వాటిని కూడా మనం అనేది కూడా అవరి నివ నిర్వహించుకొని మనము అధిక ఉత్పత్తులు సాగు చెయ్యవచ్చు పొలాల్లో కానీ ఇట్ మీన్స్ ఏదైనా బయట బయట కానీ మనం వాటిని అనేది కూడా చేసుకోవచ్చు